నేను సందర్శించిన కొన్ని ప్రదేశాలు ఏమనగా తిరుపతి లోని వె వెంకటేశ్వర స్వామి టెంపుల్ కోయంబత్తూర్లోని ఈషా ఫౌండేషన్ హైదరాబాదులోని చార్మ చార్మినార్ గోల్కొండ బిర్లా మందిర్ మరియు వరంగల్లోని వెయ్యి స్తంభాల గుడి ఇంకా తమిళనాడులోని గోల్డెన్ టెంపుల్ మరియు ధనుష్కోటి రామేశ్వరం ఇవి నేను సందర్శించిన కొన్ని ప్రదేశాలు వీటిల్లో నాకు నచ్చినవి ఏమనగా ఎక్కువగా అన్ అంటే అది కోయంబత్తూర్లోని ఈషా ఫౌండేషనే ఎందుకంటే అక్కడికి వెళ్ళాక మాకు తెలిసింది ఏంటంటే మా ఫోన్లు లోపాలకి తీస్కెళ్ళరాదు అలానే మేము తెచ్చిన వస్తువులు ఏవి కూడా తీస్కెళ్ళరాదు మేము లోపలికి వెళ్ళాక స్నానం చెయ్యాలి కాబట్టి స్నానం చేశాక మార్చుకోవడానికి బట్టలు ఇంకా తుడుచుకోవడానికి టవాలు తప్ప ఇంకేవి తీస్కెళ్ళరాదు అని తెలిసింది అవి తీస్కెళ్ళడానికి ఒక సంచి కూడా వాళ్ళే ఇస్తారు అవి తీస్కున్నాకా లోపలికి వెళ్ళాం అక్కడ నీటిలో మునగాలి అంటే ఇరవై రూపాయలు కట్టాలి అని తెలిసి కట్టాక వాళ్ళు నీటిలో మునిగేటప్పుడు వేస్కో చుట్టుకోవడానికి ఒక బట్ట కూడా వాళ్ళే ఇచ్చారు అది కట్టుకొని నీటి దగ్గరికి వెళ్ళాక మేము చూసింది ఏమనగా ఆ నీళ్లు చాలా స్పష్టంగా ఉన్నాయి ఎంత స్పష్టంగా ఉన్నాయంటే నీటి కింద ఉన్న అడుగులో ఉన్న బండలు కూడా మనం చూడవచ్చు ఇంకా ఆ నీటిలోనే మూడు శివలింగాలు కూడా చిన్నవి పెట్టి ఉన్నాయి నీటిలో మునిగి వెళ్ళి వాళ్ళు ఆ శివలింగాలకి దండంపె పెట్టుకున్నాకా అక్ ఆ నీటి దగ్గరే ఒక జలపాతంలాగా పైన్నుంచి నీళ్లు పడుతూ ఉండటం చూసి అక్ ఆ జలపాతం కింద నించున్నాము ఆ ఆ పైన్నుంచి పడే నీటి వల్ల మా చెవులు భుజాలు తల మొత్తం ఎర్రగా మారిపోయి ఉంది మేము ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండి ఇంకా అక్కడి నుంచి వచ్చేసాము దాని తర్వాత లోపలికి వె వెళ్ళా వెళ్తే అక్కడ ఒక పెద్ద శివలింగం ఉంది దా ఆ శివలింగం దగ్గర మేము దండం పెట్టుకొని కాసేపు అక్కడే ధ్యానం చేసి ఇంకా బయటికి వచ్చాము

అవి వాటన్నిటిని దర్శించుకుని బయటికి వచ్చాక దానికి రో కొంత దూరంలో ఆదియోగి విగ్రహం ఉంటుంది శివుడి సగభాగం పైన సగభాగం అక్కడ మనకి కనిపించ కనిపిస్తూ ఉంటుంది అది రాత్రి సమయంలో ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది కానీ మాకు రాత్రి వరకు సమయం లేదు కాబ్బట్టి మేము అక్కడ మధ్యా మధ్యాహ్నం వెళ్ళి ఫోటోలు దిగి ఇంకా మేము మా ఇంటికి మొదలైపోయాము అందుకే నాకు కోయంబత్తూరు అంటే చాలా ఇష్టమైన జర్నీ ఇష్టమైన ప్రదేశం అని చెప్పవచ్చు